తెలుగు భాషను మాట్లాడే రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందులో గోండు జాతులు గోండు జాతి లంబాడి జాతులు ఉన్నాయి గిరిజనులయితే పుస్తక భాషని ఉపయోగిస్తారు పద్ధతిగా మాట్లాడతారు గిరిజనేతరులయితేయితే వాళ్ళు వాళ్ళ బడుక భాష మాట్లాడుతూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఉంటుంది సో దాన్ని ఉపయోగించి మాత్రమే మాట్లాడతారు